అబ్బా ఇంతముందు స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చినప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ చికెన్ టిక్క కానీ స్వీట్ కానీ చాలా బాగుంది అది నేను మళ్ళీ ఆర్డర్ చెయ్యాలనుకుంటున్నాను ఎందుకంటే అది బాగా నచ్చింది నాకు ఎంత ప్రైజ్ ఎంతవుతుంది పన్నెండు వందలా సరే చేసేద్దాములేే చేశాను

సరే మళ్ళీ చెక్ చేద్దాము ఒకసారి యాప్ ఓపెన్ చేద్దాము దీంట్లో ఈ యాప్లో ఇంతకు ముందు ఫుడ్డు ఆర్డర్ చేసిన యొక్క బిల్లు చూపిస్తుంది కానీ ఇప్పుడు చూపించడంలేదేంటి అమౌంట్ కట్ కాలేదా ఇంకా కొన కొంత కింద చేద్దాము కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్గా డబ్బులు కట్ అయినట్టు మనకి చూపిస్తుంది ఇది సరైందే